ఆంధ్రప్రదేశ్లో గుర్తించదగిన ప్రధాన సంకేతిక పోకడాలు ఏమిటంటే ప్రధాన సంకేతిక పోకడాలు ఏమిటంటే ముందుగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం మొత్తంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా బాగా నడుస్తుంది మనిషితో పని లేకుండా రోబోస్ ద్వారానే ఏ పనైనా చేయించగలుగుతున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనిషి మనుగడే మనిషి మనుగడే తగ్గిపోతంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రోబోలను క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా మనిషి పని చేసుకోవడం తగ్గిపోయింది ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నయి సోషల్ మీడియాలో కానీ ఆన్లైన్ యాప్స్లో కానీ చాలా ఫ్రాడ్ జరుగుతుంది ఇంకా అలానే ఆంధ్రప్రదేశ్లో గుర్తించదగిన సాంకేతిక పోకడాల్లో సైబర్ సెక్యూరిటీ ప్రధానమైంది ఈ సైబర్ సెక్యూరిటీలో జాబ్ జాబ్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జనాలను మోసం చేయడం ఇంకా అమ్మాయిలని సోషల్ మీడియా ద్వారా డబ్బులు అడగటం ఆన్లైన్ బిజినెస్ అని కొన్ని సోషల్ మీడియా యాప్స్ ద్వారా మనీ డబ్బులు కొట్టేయడం అట్లా చాలా జరుగుతుంది ఈ సైబర్ సెక్యూరిటీలో ఉద్యోగాలు ఇస్తామని ఫ్లిప్కార్ట్ కానీ టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అట్లా మెసేజ్ చేసి మీకిట్లా ఫలానా లింక్ లింక్ అనేది సెండ్ చేసి మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఇస్తాం మీకు జాబ్ ఇస్తాం అని డబ్బులు అడిగి మనల్ని ముందుగా ఎవరైనా స్టూడెంట్ కానీ ఎవరైనా నమ్మి క్లిక్ ఓ లింక్ క్లిక్ చేయంగానే ఇలా జాబ్ ఇస్తాం అని చెప్పి నెక్స్ట్ ప్రాసెస్ ఈ ఫామ్ ఫిల్ చేయండి ఇది ఫిల్ చేయండి అని వెంటనే మన దగ్గర ఉన్న మనీ తీసుకోవడం జరుగుతుంది ఇలానే ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశపడి ఆన్లైన్లో అప్లై చేయగా వాళ్ళు ఫ్రాడ్కి గురవుతున్నారు ఇలా సైబర్ సెక్యూరిటీలో వచ్చేసరికి ఆన్లైన్లో చాలా జరుగుతున్నాయి చాలా ఫ్రాడ్ జరుగుతుంది ఇంకా ఇంకా వచ్చేసరికి బిగ్ డేటా ఈ బిగ్ డేటా వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ కానీ ఇన్స్టాగ్రామ్ యూటూబ్ ఆన్లైన్ షాపింగ్ మీషో వీట్లన్నిట్లో మనిషి అనేది వాడకం ఎక్కువైంది ఫ్లిప్కార్ట్ కానీ మీషో కానీ ఇలా ఆన్లైన్ బుకింగ్ మనం ఎప్పుడైనా కానీ ఒక డేటాని సెర్చ్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ ఆ ఏఐ కానీ లోపల ఉన్న సాఫ్ట్వేర్ కానీ ఎలా టెక్నాలజీ ఎలా డెవలప్ అయిందంటే మన ఇన్ఫర్మేషన్ని ఒక దాంట్లో స్టోర్ చేసి మనకిష్టమైంది కానీ ఏదైనా ఐటమ్స్ని కానీ మనం సెర్చ్ చేయగానే వెంటనే దానికి రిలేటెడ్గా మన ఇన్ఫర్మేషన్ని డేటా తీసేసుకుంటంది ఇలా బిగ్ డేటా వచ్చేసరికి ఫోన్లు ఫోన్లో కానీ ఏదైనా మన ఇన్ఫర్మేషన్ ఈజీగా షేర్ అయిపోయి సైబర్ సెక్యూరిటీ అనేది సైబర్ ఫ్రాడీ ఫ్రాడ్ అనేది జరుగుతుంది ఇట్లా జరగాలంటే ముందుగా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా వచ్చేసరికి ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చేసరికి సెన్సార్లు యూస్ చేసి మనిషి ఏదైనా ప్రమాదంలో ఉంటే ఐఓటీ అనేది చాలా వెంటనే రెస్పాన్స్ అవుతుంది ఐఓటీ వచ్చేసరికి ఒక వాచ్ లేదా లేదా ఏదైనా బ్లాక్ చైన్స్ కానీ అట్లా చాలా వచ్చేసినాయి ఒక మనిషి ప్రాణం మీద ఉన్నప్పుడు వాళ్ళు ఒక వాచ్లో సెన్సార్ యూస్ చేసి ఆ సెన్సార్ ద్వారా మనిషి ప్రాణానికి వెంటనే ఆ మనిషి మాట్లాడలేకపోయినా వెంటనే ఆ సెన్సార్ యూస్ చేసి మనిషిని బ్రతికించే విధంగా టెక్నాలజీ అనేది టెక్నాలజీ అనేది మెరుగుపడింది క్లౌడ్ సొల్యూషన్స్ వచ్చేసరికి క్లౌడ్ సొల్యూషన్స్ అనేది క్లైంట్ నుంచి సర్వర్ నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోయి ఒక బిగ్ డేటా స్టోర్ అవుతుంది కలెక్షన్స్ ఆఫ్ డేటా మిలియన్స్ ఆఫ్ డేటా స్టోర్ అవ్వడాన్ని క్లౌడ్ సొల్యూషన్స్ అంటారు ఇంకా ఈ స్మార్ట్ పరికరాలు అన్నీ ఫోన్లో చాలా ఎక్కువైపోయిని ఏదైనా మనం ఈజీగా సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ని ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా అయిపోయింది ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఫ్రాడ్ డిటెక్షన్ ఫ్రాడ్ డిటెక్షన్ కానీ బ్యాంకింగ్లో కానీ ఆన్లైన్ యాప్స్లో కానీ ఇలా అన్నిట్లో సైబర్ సైబర్ అనేది సైబర్ సెక్యూరిటీ అనేది లేదు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఈ సైబర్ సెక్యూరిటీలో మనం ఏదైనా జాబ్స్ కానీ జాబ్స్ కానీ ఆన్లైన్ యాప్స్ కానీ సోషల్ మీడియా యాప్స్ కానీ ఏదైనా మనం మెయిల్ కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు సెక్యూరిటీ కీ అనేది జాగ్రత్తగా ఇవ్వాలి మన పాస్వర్డ్ ఇలా జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఎవరైనా మన ఇన్ఫర్మేషన్ని అడిగినా కానీ మనం వెంటనే వాళ్ళకి ఏది పాస్ చేయకూడదు ఫోన్ చేసి మీక్ జాబ్ వచ్చింది ఇలా సెలెక్టెడ్ మీరు ఇట్లా జాబ్ వచ్చింది మీరు సర్టిఫికెట్స్ పెట్టాలి మనీ కట్టాలి అన్నా కూడా మీరు వెంటనే రెస్పాండ్ అవ్వకూడదు అది ఏంటనేది మనం ముందు సెట్ చేసుకొని ఆ కంపెనీ డీటైల్స్ అన్నీ అవన్నీ సెట్ చేసుకుంటే తప్ప ఏది అట్లా రెస్పాండ్ అవ్వకుండా ఉండాలి ఈ బిగ్ డేటా కానీ ఐఓటీ కానీ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ సొల్యూషన్స్ ఏఐ ఇవన్నీ ప్రపంచంలో చాలా ఎక్కువైపోయి చాలా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నయి సో దీన్ని మనం ఎంతో కొంత తగ్గించాలి